నేను మా మామయ్య కలిసి చోనా జాతికి చెందిన అతి పెద్ద చేపను మేము పట్టుకోవడం జరిగింది దాని బరువు సుమారుగా ఇరవై కేజీలు అయితే కథ ఏమిటంటే అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆ రోజు అలలు ఎక్కువగా ఉన్నా సరే మేము వేటకు వెళ్ళాం ఎందుకంటే మా దగ్గర ఆ రోజు రెండు వలలే ఉన్నాయి తె అందుకు వల్ల మేము తిరిగి వచ్చేద్దాం అలలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా మన దగ్గర రెండు వలలే ఉన్నాయి కదా అని అనుకునే సరికి ఈ రోజు ఒక రాత్రి మనం సముద్రం మీద గడిపి ఒక వల వేసి వచ్చేద్దాం అని అనుకునేసరికి కొద్దిసేపు అయినా తర్వాత మా వల కొంచెం కొంచెంగా కదలడం దానివల్ల మా పడవ కూడా ఊగడం జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే అది ఎందువల్ల ఊగుతుంది అని చూసేసరికి అది వల వల్ల మా పడవ ఊగుతుందని మాకు తెలిసింది వల గట్టిగా లాగి చూసేసరికి ఆ వలలో పెద్ద చేప కనపడింది అది చోనా జాతికి చెందిన ఇరవై కేజీల చేప అని మేము తీరంలో తీసుకొచ్చిన తర్వాత మాకు తెలియడం జరిగింది